పూర్వం పచ్చని చెట్లు పచ్చని అడవులు పచ్చని పొలాలు ఇలాగా సహజంగా వుండేవి ఇప్పుడు పొల్యూషన్ అనేది పెరిగింది పూర్వం కాలినడక సైకిల్ గుర్రపు బండ్లు ఎడ్ల బండ్లు వచ్చేవి అలాగే పూర్వము ఏవైనా వంటలు చేయాలన్నా గ్యాస్ పొయ్యి మాములు కర్రల పొయ్యిల మీద పేడ పొయ్యి మీద లేదా కిరోసినాయిల్ పోయ్యి మీద స్టవ్ మీద చేసేవాళ్ళు కానీ ఇప్పుడు గ్యాస్ పొయ్యి కాలంట్ కల కరెంట్ పొయ్యిలు అలాగే బట్టలు ఉతకాలంటే ఇంటి దగ్గర లేకపోతే ఏటిదగ్గర నదుల దగ్గర ఉతికేవాళ్ళు ఇప్పుడు వాషింగ్ మెషీన్లు అలాగే పూర్వము ఫ్యాన్లు విసనకర్రలు విసనకర్రలు ఉండేవి ఇప్పుడు ఫ్యాన్లు వచ్చాయి ఇలా రకాల రకాలుగా ఏసీలు రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషనర్లు వచ్చి వాటిలో గ్లోబల్ వార్మింగ్ రావడం వల్ల క్లోరోఫోర్ కార్బన్ వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది అలాగే పూర్వము పొలంలో సహజ ఎరువులు సేంద్రీయ ఎరువులు వెర్మికంపోస్టు పేడ రతం కంపోస్టు గొర్రెల గొర్రెల కంపోస్టు ఇలాగ వేసేవాళ్ళు వేపపిండి ఆముదం పిండి ఇప్పుడు యురియా పటాసు ఎరువులు ఇలా రకరకాలు వేయడం వల్ల భూమిలో రకరకాల రసాయనాలు పురుగులమందులు పెస్టిసైడ్ ఇన్ఫెక్టిసైడ్ ఇలా కొన్ని భూమిలో రసాయనాలు కలపడము అంతా పొల్యూషన్ అవుతుంది అలాగే ఇవిధ రస కంపెనీలు కంపెనీలు ఏదో రసానయలు వాడడం వల్ల ఇలాగ మొత్తము మొత్తము పొల్యూషన్ అవుతుంది అలాగే భూమిలో బళ్ళు కార్లు ఆటో మొబైల్స్ కార్లు బైక్లు లేకపోతే ఇలాగ వాడడం వల్ల భూమిలో పొల్యూషన్ పెరిగిపోతుంది వాతావరణం కూడా మార్పులు వస్తున్నాయి సరిగ్గా కాలాలు కూడా రావట్లేదు వండ సరిగ్గా వర్షం పడట్లేదు వర్షా కాలంలో ఎండ ఎక్కువ అవుతుంది ఎండకాలంలో వర్షం పడుతుంది చలికాలం ఎండకాలం చలి కూడా వేస్తుంది ఇలా ఋతువులు మార్పు వలన సరిగ్గా వర్షం పడట్లేదు ఎల్లిన ఎల్లినంతల ప్రధానంగా సృష్టించ బడుతున్నాయి ఓజోన్ పోరలు దెబ్బ తింటున్నాయి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్నాయి క్లోరో కార్బన్లు పెరిగిపోతున్నాయి భూమి వేడెక్కుతుంది ఓజోన్ పొర తెమ్ముతుంది అండ్ బైకులు వాట బైక్లు కార్లు ఆటోమొబైల్స్ సీఎన్సీ గాసేస్సు ఏసీలు రిఫ్రిజిరేటర్లు సీఎఫ్సీ క్లోరో ఫ్లోరో కార్బన్స్ కార్బన్ మోనోక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇలాగా చాలా రకాల వాతావరణ గ్రీన్ హౌసేస్ గ్యాస్ ఎఫెక్ట్ పెరగడం వల్ల భూమిలో చాలా మార్పులు వచ్చాయి భూమి ఎర్త్క్వేక్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి అగ్ని పర్వతాలు దెబ్బతింటున్నాయి లావా దెబ్బతింటున్నాయి ఇలా చాలా రకాలుగా భూమిలో వాతావరణంలో మార్పులు చెందాయి